మా వంటింట్లో చాలా రకాల పాత్రలు ఉంటాయి వాటిని ఇతర అవసరయి ఇతరితర పన్ అవసరాలకు ఉపయోగిస్తారు మా వంటింట్లో పాలకు గిన్నె అన్నానికి గిన్నె నూనెలకు ఇంకా తినడానికి ప్లేట్లు ఎవరైనా వస్తే వాళ్ళకి పెట్టడానికి సపరేటుగా గిన్నెలు ఇంకా కూరలు చేయడానికి గిన్నెలు కడాయిలు దోశలు వేయడానికి ప్యాన్లు గ్లాసులు జ్యూసులు తాగే గ్లాసులు ఉట్టిగా ఉండే వాటర్కి నీళ్ళు కోసం తాగే గ్లాసులు ఇలాంటివి చాలా ఉంటాయి అదే కాకుండా కొన్నిఅన్నం అలా తీయడానికి పెద్ద పెద్ద కడాయిలు ఎక్కువ మంది ఉంటే వండడానికి పెద్ద పెద్ద బాణళ్ళు ఇంకా గరిటెలు గరిటెలు అప్పడాలు చేయడానికి ఒక గరిటెలు నార్మల్గా కూరలు వండడానికి గుంత గరిటెలు స్పూన్లు పాలని కాచిన తరువాత వాటిని తీయడానికి పట్టుకోడానికి సహాయంగా ఒకటి ఉంటుంది చపాతిని కాల్చడానికి స్టీల్గా ఒకటి ఉంటుంది దాని ద్వారా మనం చపాతీలం ఇరువైపుల రెండు కాల్చుకోగలుగుతాము ఇంకా పెరుగుకు తోడు వేయడానికి సపరేటు గిన్నెలు పెరుగుకు పాలకి గీ పాత్రలను వేరే వాటికి కూరలకు వాడము ఎందుకంటే పాలు చెడిపోతాయేమో అని ఇలాంటి ఇతరితర వంట సామానులు ఉంటాయి కజ్ కూరగాయలు కట్ చేసుకోడానికి ఒక ప్లేటు వాటిని ప వేయడం పరచడానికి ఇంకొక ప్లేటు అది అదే కాకుండా